హలో నేను మీజిల్లా మినిష్టర్ని ఇప్పుడూ టీడిటీదీ ఇప్పుడూ నడా నడక ఉంటుంది కదా టీటీడీ మెట్లున్నాయి కదా స్టెప్స్ నడుస్తారు కదా భక్తులు దానికీ ఎటువంటి కార్యక్రమాలు చేస్తాండ్రు చర్యలవీ తీసుకుండాంట్రు ఈమద్య పులులూ అవన్నీ వస్తన్నాయి కదా

మ వాళ్ళు మద్యలోనే ఓకే ఓకే బోన్లే అంటే ఏది ఎంత డిస్టెన్స్లో పెట్టారు ఓకే మరిప్పుడు భక్తులు పైకెల్లిన తర్వాత వాళ్ళు దర్శనం చేసుకునేందుకు వాళ్ళని క్యూ అదీ పాటిస్తున్నారా ప్రొటెక్షన్ అయిపోయిన తర్వాత చెప్పండి రూమ్స్లో పెడతన్నారా దర్శనం అయిపోయిన తర్వాత బైటకి వచ్చాకా వాళ్ళకి ఆ ప్రసాదం అవీ మళ్ళీ బైటికి లాడ్జ్లవీ అదే వాళ్ళు లగేజ్ పెట్టుకుంటరు కదా మరక్కడా ఆ ఏరియాలో సెక్యూరిటీ అది పెట్టారా బాగా

ఇప్పుడూ భక్తులందరికీ మధ్యాహ్నం పూట్ల అన్నసందర్పన కార్యక్రమాలు అన్నీ చేస్తనారా లేదా మధ్యాహ్నం ఒకా పర్డే ఎంతమందికి పెడతారు అంటే పర్డే ఎంతమంది ప్రజలకి పెడతన్నారు ఓకే ఓకే ఓకే ఓకే సరే సరే